ఖచ్చితంగా నేను ట్రయల్ రన్నింగ్ మరియు స్ప్రింట్ ఇంటర్వెల్స్ వంటి రన్నింగ్ వర్కౌట్లను ప్రయత్నించాను నేను ఫిట్టుగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి రన్నింగ్ నాకు సహాయ పడింది ట్రైల్ రన్నింగ్ అనేది ప్రకృతిలో పరిగెత్తడం ఇది సాధారణంగా కాలి బాటలు లేదా కొండలపై జరుగుతుంది ట్రైల్ రన్నింగ్ చాలా సవాలుగా ఉంటుంది కానీ ఇది చాలా బహుమత్తువ ఇస్తుంది ఇది మీకు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది స్ప్రింట్ ఇంటర్వెల్స్ అనేది వేగంగా పరిగెత్తడం మరియు నెమ్మదిగా పరిగెత్తడం లేదా నడవడం వంటివి చేయడం ఇది మీ వేగాన్ని మరియు ఓర్పుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రన్నింగ్ నాకు చాలా విధాలుగా సహాయపడింది ఇది నాకు బరువు తగ్గడానికి నా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడింది రన్నింగ్ నాకు ఒత్తిడిని తగ్గించడానికి మరియు మంచి నిద్ర పోవడానికి కూడా సహాయపడింది నెమ్మదిగా ప్రారంభించండి మరియు మీ వేగాన్ని క్రమంగా పెంచండి మీ శరీరం వినయం మరియు మీకు నొప్పిగా అనిపిస్తే ఆపండి నీరు త్రాగడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినడం వంటివి చేయడం ద్వారా మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ మనము వర్కౌట్ చేసేటప్పుడు మరియు రన్నింగ్ చేసేటప్పుడు పాటించిన సూచనలు రన్నింగ్ అనేది ఒక గొప్ప వ్యాయామం ఇది మనకు ఫిట్టుగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి మెరుగుపడుతుంది రన్నింగ్ అనేది క్యాలరీలను బర్న్ చేయడానికి మరియు బరువు తగ్గడానికి ఒక గొప్ప మార్గం రన్నింగ్ మీ హృదయానికి మంచిది మరియు గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది రన్నింగ్ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది కండరాలను బలపరుస్తుంది మరియు మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పరిగెత్తకపోతే నెమ్మదిగా ప్రారంభించండి మరియు మీ వేగాన్ని క్రమంగా పెంచండి మీరు రన్నింగ్ చేయడం ద్వారా మీరు ఎలా సాధించాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు సహాయపడే ప్రణాళికలను రూపొందించుకోండి స్నేహితులతో కలిసి పరిగెత్తించండి స్నేహితులతో కలిసి పరిగెత్తడం వల్ల మనము ఇంకా కొంచెం దూరం పరిగెత్తి మనము అలసట మరియు బరువు తెలియకుండా తొందరగా కలిసిపోతాం మీ రన్నింగ్ చేయడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి రోజూ ఉదయాన్నే లేచి ఒక గంట సేపు మరియు సాయంత్రం పడుకునే ముందు ఒక గంట సేపు రన్నింగ్ మరియు వర్కౌట్లు చేయడం వల్ల మనం ఆరోగ్య పరిస్థితి మరియు మన ఆలోచనల్లో కూడా మెరుగుపడుతుంది మనము రోజూ ఇలా నెల పాటు చేశామంటే మన బ్రెయిన్ మరియు మన హార్టుకు గుండెకు సంబంధించిన జబ్బులు కూడా ఏమీ రావు రన్నింగ్ అనేది మనం రోజు ఒక వ్యసనం లాగా ప్రయత్నించాము అంటే మన ఆరోగ్యానికి మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు రన్నింగు మనము ఒకరమే చేసినా ఇబ్బంది లేదు మన స్నేహితులతో కలిసి లేదా మన బంధువులతో కలిసి లేదా మన ఇంటి పక్కన చుట్టూ ఉన్న వాళ్ళతో చేసి చేయడం వల్ల మనకు టైమ్ తెలియకుండా ఎక్కువ దూరం పరిగెత్తి మన బరువును మనము తగ్గించుకోవచ్చు కండరాలను తగ్గించుకోవచ్చు మన బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ బర్న్ చేయవచ్చు ఇలా బర్న్ చేయడం వల్ల మనకు ఒంటి నొప్పులు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్యం సమస్యలు రావు ఎల్లప్పుడు మనం ఆరోగ్యంగానే ఉంటాము అలాగే మనము ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో మనం ఎక్కువగా పరిగెత్తి వర్కౌట్ చేయడం వల్ల మనం తిన్న తిండి మరియు డైజేషన్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది